మొత్తం మీద ఆరోగ్యం ఫిట్నెస్కు ఇటీవల కలిగే లాభాలు ఏమిటి శాస్త్రనియంత్రణలో ఎలా సహాయపడుతుంది మనం ఆరోగ్య ఫిట్నెస్ చేయడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి మనం వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అలాగే చాలా హెల్తీగా ఉండచ్చు లైక్ బ్రీతింగ్ ప్రోబ్లం కానీ షుగర్ కానీ హార్ట్ ఎటాక్ కానీ ఏమున్నా మనం ఫిట్నెస్ చేయడం వల్ల కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు మనకి చాలా ఫిట్నెస్ అంటే జిమ్ అలాంటివి ఉన్నాయి శాస్త్రనియంత్రణలో కూడా నియంత్రణం నియంత్రణలో కూడా అది చాలా ఉపయోగపడుతుంది మనకు ఎలాంటి బ్రీతింగ్ ప్రోబ్లం ఉన్న మనం ఫిట్నెస్ చేయడం వల్ల అది క్లియర్ అయిపోతుంది మనం డైట్ చేయడం వల్ల క్లియర్ అయిపోతుంది